ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం చాలా కష్టాలు ఎదుర్కొన్నారు అంతే కాకుండా దీని నుండి అవకాశాలు ఎన్నో వచ్చినా ఆ ఆన్లైన్ చదువులు వచ్చి వచ్చినప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి దానిని ఎలా చదవాలి ఎలా అభ్యసించాలని ప్రతి ఒక్కరికి చాలా కష్టంగా ఉంది అంతేకాకుండా ఈ కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు పాఠశాలను మూసేసి దా ఆ పాఠశాలల నుండి టీకాలు పంపిణీ ఎక్కువైంది ఆ అందువల్ల మా కోవిడ్ మహమ్మారి వల్ల పాఠశాలలు ఎక్కువగా మూసేశారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు మూసివేసిన తర్వాత ఆన్లైన్ అభ్యాసం ఎక్కువ జరిగింది ఆన్లైన్ అభ్యాసం చేశారు కానీ ఆన్లైన్ అభ్యాసానికి కావాల్సింది చరవాణి ఆ యొక్క చరవాణి యొక్క అ ధర ఎక్కువగా ఉంది అంతే కాకుండా అలా ఆ యొక్క విషయాన్ని కొని ఇవ్వడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్న తల్లిదండ్రులు కూడా తన యొక్క పిల్లలు బాగా చదవాలని వాళ్ళ కోసం ఎంతో కష్టపడి ఎన్నోఆ అడ్డంకాలని ఎదుర్కొని వాళ్ళకు చరవాణి కొని ఇచ్చి ఆ చరవాణి మూల్యంగా ఆన్లైన్లో అభ్యాసం చేయించారు అంతేకాకుండా ఈ యొక్క డిజిటల్ పరికరాలు కొత్తగా రావడంతో తల్లిదండ్రులు ఎన్నో స్తోమతలు చూసి స్తోమతలు తక్కువ ఎక్కువ అయినా కానీ ఎంతో కష్టపడి ఆ యొక్క కష్టాన్ని ఎదుర్కొని వాళ్ళ యొక్క పిల్లలకు ఆ యొక్క డిజిటల్ పరికరాన్ని కొన్నించి ఆ చరవాణి మూల్యంగా ఆన్లైన్లో అభ్యాసం చేయించారు అలా ఆ యొక్క పిల్లలకి ప్రతి ఒక్క సంవత్సరం ఆ పాఠశాలకు వెళ్ళి నేర్చుకోవడం మాని ఒక కొత్త విషయాన్ని ఇంటిలో నుండి నేర్చుకోవడం వల్ల ఆ యొక్క ఆన్లైన్ అభ్యాసంలో ఈ యొక్క విషయాలు చాలా మందికి అర్థం అవక చాలా మంది కష్టపడ్డారు అలా కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు పాఠశాల మూసివేసిన ఆన్లైన్ అభ్యాసం చేయించిన ఎక్కువుగా పిల్లలు వచ్చేసరికి తల్లిదండ్రులతో ఎక్కువ ఘడియలు సేవించారు ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన యొక్క పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు అలా ఇలా పాఠశాల ఉన్నప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు అలా వదిలివచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కువగా కలిసి ఉండలేకపోవచ్చు కానీ అలా కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడుప్రతి ఒక్కరు కుటుంబంతో కలిసి ఉండటం ఒక మంచి విషయాన్ని ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది కానీ ఈ యొక్క ఆన్లైన్ అభ్యాసం మూలంగా ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు